నేను స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టిన కానీ డెలివరీ అతను లేటుగా వచ్చిండు లేటుగా ఎందుకు వచ్చావని అడిగినందుకు నాపై దురుసుగా మాట్లాడాడు ఆయన ప్రవర్తన నాకు నచ్చలేదు అతనితో ఎంత మంచిగా మాట్లాడిన అతను నాతో చెడుగా మాట్లాడుతున్నాడు మీరు ఆ డెలివరీ బాయ్ని మందలించాలి ఇంకొకసారి ఇంకొకరితో అలా మాట్లాడవద్దు అని నేను ఆ కంపెనీకి ఫిర్యాదు చేస్తాను